నేను ఆఫీస్లో పూర్తి చేయాల్సిన ఒక పని ఉంది అందుకోసం నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి ట్యాక్సీకి ఫోన్ చేసి పదిహేను నిమిషాలు దాటింది ఒకసారి ట్యాక్సీ బుక్ చేసినప్పుడు అక్కడ డ్రైవర్ నెంబర్కి ఫోన్ చేస్తాను హలో డ్రైవర్ ఏంటి ఇంత ఆలస్యం చేస్తున్నావ్ ట్రాఫిక్లో ఇరికపోతే నేనే ఏం చేయాలి నేను వెంటనే వెళ్ళాల్సి ఉంది ఇప్పుడు నువ్వేం పికప్ పికప్కి రావద్దు నేను ట్యాక్సీని రద్దు చేస్తున్నాను ఇది నీకు చెప్పడం కోసం కాల్ చేశాను ఇంకోసారి లేట్ అయితే నాకు చెప్పండి ఉంటాను